నమస్కారం అండి ట్యాక్సీ డ్రైవర్ గారేనా అండి మాట్లాడేది అదేనండి నిన్న నేను మీ ట్యాక్సీని బుక్ చేసుకున్నానండి నేను ఇక్కడ నుండి రైల్వేస్టేషన్కి వెళ్ళాలని నేను కాకపోతే ఒక చిన్న సవరణ ఏంటంటే అండి నేను మీకు చెప్పిన చోటున లేనండి ఇప్పుడు ప్రస్తుతం నేను మా స్నేహితుడు ఇంటి దగ్గర ఉన్నాను కొంచం పనుండి మా స్నేహితుడితో వచ్చాను వాళ్ళ ఇంటికి నన్ను మీరు అక్కడికి వచ్చి తీసుకెళ్తారని ఫోన్ చేసానండి మీకు ముందుగా చెప్పిన అడ్రస్ కాకుండా ఇప్పుడు ఇప్ నేను ముందు మీకు చెప్పిన అడ్రస్ ఏంటంటే ఏలూరులో ఆ కలెక్టరేట్ ఆఫీస్ పక్క సందు మూడో ఇల్లు చెప్పాను కాకపోతే ఇప్పుడు నేను ఇలా మన బ్రిడ్జ్ పక్కన ఉన్న రెండో థార్ రోడ్లో ఇలా సందు తిరిగితే మూడో సిమెంట్ రోడ్లో ఉన్నానండి మీరు అక్కడికి వచ్చి నన్ను ఎక్కించుకొని ఒక ఆరింటికి కల్లా నన్నుస్టేషన్లో దింపుతారని అనుకుంటున్నాను నా నెంబర్ ఇదే మీకు అడ్రస్ తెలియకపోతే గనుక ఒకసారి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాక ఫోన్ చేస్తే మీకు ఎక్కడికి రావాలో చెప్తాను సరేనా అండి